మామ్ ఇదీ దాలిరాజు సూపర్ మార్కెట్ అని విన్నాము మీదేనా అండి కాంటాక్ట్ నెంబర్ ఎస్ చెప్ మేడం ఏమైనా ఆఫర్స్ ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా సూపర్ మార్కెట్లో బిస్కెట్స్ అనేవి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంటాయి అండి అంటే మిల్క్ ప్రాడక్ట్సు అన్నీ అవి కూడా ఉంటాయి కదా మీ దగ్గర యా ఓన్లీ మనం మ ఒక్క మిల్క్ కాకుండా మిల్క్ మిల్క్ ప్రాడక్ట్స్ కాకుండా లైక్ మన డైలీ ఇంట్లోకి పట్టే అన్ని నిత్యవసర సరుకుల వాట్లల్లో డిస్కౌంట్ అనేవి అవైలబుల్లో ఉంటాయి మ్యామ్ ఎంత పర్సెంట్ ఉంది ఫైవ్ పర్సెంటా టెన్ పర్సెంటా ఆయిల్ ఓకే యా ఓకే అండి

అన్నీ రకాలా పిండి ప్యాకెట్స్ అయితే అన్న అన్నీ రకాలుగా ఉంటాయి కదా మ్యామ్ పిండి ఫ్రెష్గానే ఉంటాయిగా పిండి అవును పప్పులు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి కొన్ని కొన కొందరి వాట్లల్లో సింగిల్ క్వాలిటీ ఉంటాయి మీ దగ్గర కొందరి దగ్గర టూ క్వాలిటీస్ ఉంటాయి అంటే రేటు చేంజెస్ సరే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రి అని ఉంటాయి కదా అలా మీ దగ్గర ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి

ఓకే నేను పప్పు అక్కి ఏంటది ఒక పప్పు మినప్పప్పు ఓకే ఓకే

రెండింటిదీ సేమ్ కాస్ట్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుందా ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ తప్పకుండా వచ్చి మీ షాప్ని విసిట్ చేస్తాము వైజాగ్లో వైజాగ్లో ఎక్కడ మ్యామ్ కొంచెం వైజాగ్లో మన సూపర్ మార్కెటు రామ్ నగర్ స్టాప్కి దగ్గర అనడం విన్నాను రామ్ నగర్ స్టాప్ నుండి ఎటు సైడు ఓకే మ్యామ్ గూగుల్ మ్యాప్లో కొడితే కరెక్ట్గా వస్తుంది కదా లొకేషన్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అండి